నమస్తే సార్ నేను ఈరోజు డీమార్ట్కి వెళ్ళాను అక్కడ నేను ఒక నూడిల్స్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను దాని ఖరీదు వచ్చేసి మూడు వందల తొంభై ఐదు రూపాయలు పడింది నేను ఇంటికి వచ్చాక ఆ ప్రోడక్ట్ని చింపి మూకటి తీసుకొని దానిలో వేసి చేసుకొని వస్తువుల ఇచ్చినవన్నీ చేసుకొని తిన్నాను చాలా బాగా ఉంది ఉడకడం కూడా చాలా బాగుంది దాని టేస్ట్ వచ్చేసి సూపర్ ఉంది ప్రోడక్ట్ కూడా నాకు బాగా నచ్చింది కాస్ట్ కూడా కొంచెం తక్కువే ఉంది అదే కుక్ చేసిన తర్వాత టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఆ నూడిల్స్ అనేవి కూడా బాగా ఉడికాయి ఇది ఈ ప్రోడక్ట్ వచ్చేసి మేము పది మంది తిన్నాము ఫ్యామిలీ ప్యాక్ కొనుక్కొని చేసుకొని పది మంది తిన్నాము నాకైతే ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది దాంట్లో కుకింగ్ కూడా బాగా నచ్చింది మేము అయితే శుభ్రంగా తిన్నా అలాగే డీమార్ట్లో డైరీ మిల్క్ చాక్లెట్ కూడా తెచ్చుకున్నాము యప్పీది ఫ్యామిలీ ప్యాక్ తెచ్చుకున్నాము ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు పెట్టి ప్రోడక్ట్ ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఐదుగురం కూర్చోని ప్యాకెట్ ఓపెన్ చేసి ఓ బైట్ ఒక్కొక్కరం తీసుకొని తిన్నాము చాక్లెట్ కూడా చాలా బాగుంది అందుకే బిస్కెట్ ప్యాకెట్స్ కూడా తెచ్చుకున్నాము బిస్కెట్ ప్యాకెట్స్ ఓపెన్ చేసిన వెంటనే చాలా బాగున్నాయి మెత్తగా కూడా లేవు పొడి కూడా అవ్వలేదు మేము తెచ్చుకున్న ప్రోడక్ట్ మాకు నచ్చింది చాలా బాగున్నాయి థ్యాంక్ యు సార్